నా బలం నా ఫ్యామిలీ అండి ఒకప్పుడు నా బలం నేను నా ఫ్రెండ్స్ లేకపోతే వేరే వాళ్ళు వేరే వాళ్ళు అని అనుకునేదాన్ని కానీ అలా కాదు ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా ఫ్యామిలీయే నా ముందు ఉండి వెళ్ళు నువ్వు వెళ్ళు పర్వాలేదు మేమున్నం అని చెప్పేసి మాకు సపోర్ట్ చేస్తున్నారేంతో నా ఫ్యామిలీ వెళ్ళు మేము ఉన్నాం ఏమైనా సరే మేము చూసుకుంటాం అని చెప్పి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది నా ఫ్యామిలీ ఏ ప్రాబ్లం వచ్చిన సరే నాకు నేను ఫేస్ చేయలేనేమో అని వాళ్ళే ముందు ఫేస్ చేస్తున్నారు అది అది నా ఫ్యామిలీ నాకు చేస్తున్న బలం అనమాట నా బల్ బలహీనత ఏంటంటే నేను ఈజీగా అందరిని నమ్మేస్తూ ఉంటానండి చాలా ఈజీగా అందరిని నమ్మేస్తాను అదే నా బలహీనత నమ్మి నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తారు అనమాట సో నేను ఒకసారి ఒక విషయం జరిగిందండి నేను చాలా ఫైనాన్షియల్గా చాలా లోలో పడిపోయాను అనమాట అందుకని చెప్పి చాలా ఫైనాన్షియల్గా చాలా లోలో పడిపోయాను నేను అప్పుడు ఏంటంటే నా ఫ్రెండ్స్ని నేను అడిగాను అనమాట రే నేను ఇలా ఉన్నాను నాకు కొంచెం హెల్ప్ చేయండిరా ఇది ఇది అంటే అప్పుడు వాళ్ల నిజస్వరూపాలు తెలిసినాయి ఎవలు ఎలాంటోలో ఏంటి అని అప్పుడు అది నాకు చాలా బాధగా అనిపించింది ఆ ఇన్సిడెంట్ ఒకటి నా లైఫ్లో సో నా బలహీనత ఏంటంటే నేను అందరిని ఈజీగా నమ్మేస్తాను అనమాట